ఎవరండీ చెప్పండి మ్యాడం ఎక్స్ట్రా క్లాసు ఎందుకు మ్యాడం ఈరోజు పని ఉందండి మాకు బయటికెళ్దాం అనుకున్నాము అందరూ ఉంటున్నారా అండి ఏ సబ్జెక్ట్ అండి మా అబ్బాయి మ్యాక్స్ ఎలా చేస్తున్నాడండి సరే మ్యాడం అయితే ఉంచుతాను ఒక పది నిమిషాలు ముందే నాకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి అప్పుడు వచ్చి నేను తీసుకెళ్తాను సరే మ్యాడం